నమస్కారం మ్యాడమ్ లగ్గిస్తుంది మ్యాడమ్ మా దెగ్గర చికెన్ దమ్ బిర్యాని చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యాని కూడా ఉంది మా దగ్గర మటన్ దమ్ బిర్యాని ఫేమస్ మ్యాడమ్ మటన్ దమ్ బిర్యాని ఫిష్ కూడా ఉంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ చికెన్ దమ్ బిర్యాని టూ ఫిఫ్టీ మ్యాడమ్ ఫిష్ బిర్యానీ ఫైవ్ హండ్రెడ్ ఓకే మ్యాడమ్ ఇస్తాం మ్యాడమ్ అలా అంటే మీరు మామూలుగా ఫ్యామిలీ గానీ జంబో గానీ తీసుకుంటే స్వీట్ ఒకటి ఫ్రీగా వస్తుంది మ్యాడమ్ ఇంకా మా దగ్గర స్వీట్ కూడా ఒకటి ఫేమస్ స్టాటస్ స్టాటస్ కూడా ఉంటాయి డెసర్ట్స్ కూడా ఉన్నాయి మీకు వీటిలల్లో ఏమైనా కావాలా స్టాటస్ కానీ డెసర్ట్స్ కానీ ఏ స్టాటస్ చికెను లేదా వెజ్జ నాన్ వెజ్ ఏనా

మంచూరియా ఉంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ తెస్తా మ్యాడమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది మ్యామ్ మీరు వెయిట్ చేయగలరా